నమస్తే మేడం మా దుకాణంలో చాలా రకాల పండ్లు ఉన్నాయి మేడం అసలు ఎందుకు మీకింకా ఏం కావాలి అసలు మా దుకాణంలో ఏ రకాల పండ్లు కావాలో చెప్తే మేము దానిబట్టి ఏంకావాలో అవి తీసి మరీ మీకు ఇస్తాము ఆ లెక్కన మా నాదగ్గర మాత్రం మీ దగ్గర మీకు పీసులు లెక్కన మీకు దొరకదు మేడం నా దగ్గర కిలోలు లెక్క మాత్రమే దొరుకుతాయి మీకు కావలిస్తే కిలోలు లెక్క మాత్రమే తీసుకోవాలి మరి ఓకే మేడం చెప్పండి మేడం అవునా మేడం మా దగ్గర చాలా చాలా బాగుంటాయండీ మా దగ్గర కాయలు కూడా పెద్ద సైజు పెద్దగా ఉంటుంది మేడం పరిమాణం మనకి పరిమాణం మీరు చూడగానే ఆశ్చర్యపోతారు నిజంగా ఇవి మామిడిపళ్ళేనా లేపోతే దానిమ్మపళ్ళేనా లేపోతే బొప్పాయిపళ్ళేనా ఆశ్చర్యపోతారు ఎందుకంటే మా మాయొక్క పోలుకరించు కూడా మాకున్నటువంటి తోట్లల్లో వీటిని సొంతంగా పండిస్త్నాము ఎటువంటి ఎరువులు కానీ ఎటువంటి మందులు కానీ వేయకుండా వీటిని మేము పండిస్తాము అందువల్ల మా యొక్క దుకాణానికి ఈయొక్క మార్కెట్లోనే మంచి పేరనేది ఉన్నది మా పూర్వీకులు మా పెద్దలు మాకు నేర్పిందే మేము ఇప్పుడు చేస్తున్నాము అందువల్ల మాదగ్గర పరిమాణమూ ఎక్కువే ఉంటుంది దానియొక్క ధర కూడా కొంచెం అధికంగానే ఉంటుంది అంతేకాదు మేడం మాదగ్గర పనిచ పళ్ళు కూడా చాలా రుచికరంగా ఉంటాయి ఇప్పుడుకొచ్చి ఎవరూకూడా ఇవి బాగోలేదు మీ దగ్గర మేము కొనుగోలు చేశాం బాగోలేదు పురుగు పట్టింది పుచ్చు పట్టింది అని మాత్రం ఎప్పుడూ ఎవరూ చెప్పలేదు చెప్పండి మేడం అలాగే మేడం రాదు మేడం ఏంకాదు మా దగ్గర ఎరువు అసలేం ఎటువంటి ఎరువు కానీ మందులు కానీ వాడము మేడం ఒకవేళ మీరి తింటే మళ్ళీ మళ్ళీ మా షాప్నే ఎక్కడున్నా ఎతుక్కుంటూ వస్తారు ఒకసారి మీరు రుచి చూడండి కాపోతే ఇప్పుడు మీరు అడిగినవి రెండు కేజీల మామిడిపళ్ళు ధరొచ్చి వెయ్యి రూపాయలు మేడం అలాగే అదే విధంగా రెండు కేజీల దానిమ్మపళ్ళొచ్చి ఏడువందల యాభై రూపాయలు అలాగే మేడం అలాగే బొప్పాయి పండొచ్చి రెండు కేజీలు అలాగే కేజీ వచ్చి రెండు వందలు మేడం అలాగే రెండు కేజీలు నాలుగు వందలు రూపాయలు అవుతుంది మేడం మీకు కావలిస్తే పట్టుకెల్లండి మేడం అంటే ప్రస్తుత మార్కెట్ ధర చాలా అధికంగా ఉంది మేడం మా దగ్గర చాలా తక్కువ ధరకే దొరుకుతాయి మీకు కాపో కాకపోతే మీరు మార్కెట్లో ఏ దుకాణానికి వెళ్ళి అయినా కనుక్కోవచ్చు మాకన్నా తక్కువుంటే మీరు అక్కడే కొనుగోలు చేస్కోండి మేమేమీ కాదనం మాదగ్గర మిగతా షాపుల దగ్గరకి మీరు వెళ్తే కనుక అక్కడ మీకు ఎరువులేసినవి మందులు వేసినవి అలాంటి పళ్ళు మీకు దొరుకుతాయి అదేకాకుండా మేము తెచ్చిన పళ్ళు చెట్టు నుండి కోసుకొచ్చినవి చెట్టు నుండి రాలిపోయి కింద పడిపోయినటువంటి పళ్ళు కాదు మా చేతుల్తో మేము జాగ్రత్తగా చెట్టు నుండి కోసి తీసుకుని వచ్చామండి అందువల్ల మాదగ్గర ఎటువంటి రూమర్సు ఏం ఉండవండి దానిమీద మంచి మంచి పళ్ళే ఇవి ప్యాక్ చెయ్యమంటారా ప్యాక్ చెయ్యమంటే ప్యాక్ చేస్తాను మేడం ఇవి చాలా నాణ్యత గల పళ్ళు మేడం సరే మీకోసం నేను తగ్గిస్త్నాను మేడం రెండు కేజీ రెండు కేజీల మామిడిపళ్ళొచ్చి మీకు ఎనిమిదొందలు పడుతుంది దానిమ్మ పళ్ళొచ్చి మీకు ఆరువందల రూపాయలకే ఇస్తాము బొప్పాయి పండొచ్చి మూడువందలు రూపాయలకిస్తాము నాణ్యత మాత్రం చూసుకోక్కర్లేదండి నాణ్యత చాలా బాగుంటుంది ప్యాక్ చేయమంటారా సరే మేడం సరే మేడం చాలా ధన్యవాదాలు మేడం ధన్యవాదాలు మేడం